హలో నేను ఇలా మా సిస్టర్ మ్యారేజ్ ఉందని షాపింగ్కి వచ్చాను అండి నాకు డ్రస్సెస్ చూపిస్తారా లెహెంగా లెహెంగాస్ శారీస్ అట్లా ఏమైనా చూపించండి కొంచెం గ్రాండ్గా ఉండేటట్టు చూపించండి ట్రెడి లేదు ఫ్యాషన్ ట్రెడిషన్ రెండు కలిపి ఉండేటట్లు చూపించండి లెహెంగా కానీ హ్యాఫ్ శారీస్ చూపించండి

వేరే కలర్స్ ఏమైన్నా చూపిస్తారా

ఇంకా శారీస్ చేయిస్తారా పట్టు శారీస్ కావాలి కంచిపట్టు కావాలి లేదు మా సిస్టర్కి మా సిస్టర్కి మ్యారేజ్కి గిఫ్ట్ ఇవ్వడానికి తను మన తను మన ఏజ్ పెళ్ళి పట్టుచీర కాదు పెళ్ళి గిఫ్ట్ ఇవ్వడానికి శారీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ లోపు చూపించండి కాస్ట్ వచ్చి సరే అండి నేను ఇది తీసుకుంటాను సరే అండి